నమస్కారమండి నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను నేను మీ యొక్క రెస్టారెంటు నుంచి ఒక ముర్గ్ మసాలా మరియు దమ్ బిర్యానీ ఆర్డర్ చేయాలని నేను ఆసక్తి కలిగి యున్నాను అయితే నేను ఇప్పుడది ఉంటుందా లేదా అని ఒక సందేహంలో ఉన్నాను ఎందుకంటే సమయం చాలా అయింది కదా ఇంచుమించు మూడు అవ్వనొస్తుంది దానివల్ల అదుంటాదా లేదా మీ దగ్గర అని అడగాలని మీకు ఫోన్ చేసి ఉన్నాను అయితే ఇది ఉండినట్లయితే ఎంత వరకు ఉంటుంది అని అంటే మేము ఒక ఎమ్మిది మంది బయటికి వచ్చామండి ఆ ఆర్డర్ని మాకు మీరు తెచ్చి ఇవ్వగలుగుతారా అని అడుగుతున్నాను ఈ వంటకం ఒక్క అంటే మీ దగ్గర బాగుంటుంది అని చాలా సార్లు విన్నాను ప్యారడైస్లో బిర్యానీ బాగుంటుందని మా స్నేహితులు చాలామంది చెప్పియున్నారు దాని వలన ఈ రెండు పదార్థాలు నేను పెట్టుకొని ఉన్ ఉన్నాను అయితే మీరు ఎంతసేపట్లో దాన్ని నాకు ఇవ్వగలుగుతారు అని అడుగుతున్నాను అంటే ఒక్క గంట అయినా పర్లేదండి మేము వేచి ఉంటాము కాకపోతే మీ దగ్గర నుంచి ఆ వంటకం బాగుంటుంది అని అన్నారు కానీ మీ వంటకంలో కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది అదే విధంగా కొంచెం ఉప్పు కూడా ఎక్కువ ఉంటుంది అని అన్నారు ఈ రెండూ కొంచెం తగ్గిచ్చి మీరు తయారు చేేసి పంపగలరని అడుగుతున్నాను అయితే దీనికి ఎంత ఖర్చు ఉంటుం అవుతాదండి అదే కాకుండా నాకు దాంతో పాటు ఒక నాన్ వెెజ్జు సపరేట్గా కర్రీ ఒకటీని వెజ్ కర్రీ కూడా కావాలి ఈ వీటి మొత్తానికి ఎంత అవుతుంది అని ఒక ఉదాహరణ లేదా మీరు బిల్లు నాకు ఫోటో పెట్టినా కానీ నేను మీకు డబ్బులు పంపుతాను ఇక్కడ కరెక్ట్గా మేము ఎక్కడ ఉంటాము అంటే విజయవాడ దుర్గమ్మ గుడి కాడ మేము బయటికి వచ్చున్నాము అయితే దగ్గరలో ఉన్న ఒక మంచి రెస్టారెంట్ ఏది అని అడిగితే మా స్నేహితులు ఎంతో మంది మీ యొక్క రెస్టారెంట్ గురించి చెప్పియున్నారు ఆ ప్యారడైస్ రెస్టారెంటు బాగానే ఉంటుంది అని అన్నారు అయితే ఆ ఆర్డర్ చేసినప్పుడు కానీ మరి చాలా టైమ్ అయింది కాబట్టి అది వస్తుందా రాదా అన్నది చిన్న సందేహంలో ఉండి మీకు ఫోన్ చేసియున్నాను ఒకవేళ వచ్చేలా ఉంటే మీరు కొంచెం త్వరలో పంపగలరని వీలైనంత త్వరగా పంపగలరని అడుగుతున్నాను క్షమించండి బాగా లేట్ అయింది బాగా ఆలస్యంగా అడుగుతున్నాను నన్ను క్షమించి కొంచెం వీలైనంత త్వరలో మీరు దాన్ని మా దగ్గరికి చేర్చాలని అడుగుతున్నాను మీరు ఒకసారి ఎంత ఖర్చు అయిందో ఒకసారి నాకు ఫోటో కనుక పంపినట్లయితే ఇదే నెంబర్కు అండి పంపినట్లయితే నేను మొత్తం డబ్బులు యూ పీ ఐలో మీకు పంపేస్తాను ధన్యవాదాలు